చేపలు పట్టటానికి వెళ్ళేటప్పుడు మా గ్రామంలో వాళ్ళు మా ఊరి నుంచి చేపలు పట్టటానికి వెళ్ళగా కొంచం దూరం ఆ సముద్రములో వెళ్ళగా చేపలు పడటం పడకుండా ఉండటం వల్ల ఇంక కొంచం దూరం వెళ్ళగా అప్పుడు చేపలు పట్టుకోని తిరిగి రావటం వల్ల సగం దూరం వచ్చినాక సగం దూరం వచ్చినాక చేపలు అలలు రావటము అలలు కూడా పడవ మునిగిపోవటము ఆ పడవగుండా జనాలు కింద పడిపోవటము కొంతమంది కొట్టుకొని ఒడ్డుకు వచ్చారు ఒక అబ్బాయి మాత్రం రాలేదు అబ్బాయి సముద్రంలో మునిగిపోయాడో ఏ ఒడ్దుకు చేరాడో తెలీదు అలా ఇబ్బంది పడిపోతున్నారు చేపలకు వెళ్ళేటప్పుడు ఇప్పుడువరకు ఆ పిల్లవాడు కనపడటం కనపడటం లేదు అనేక మందికి ఈ విధంగా జరగకు జరగకూడదని జాగ్రత్త పడమని మేం చెప్పదలుచుకుంటాం మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు